హలో సార్ నేను మీ ఉప్పల్లో స్టే చేస్తాను అండి రూమ్ నెంబర్ ఫైవ్ నాట్ సిక్స్ కొంచం రూమ్ బాలేదు సార్ రూం లోకి వెళ్ళేటప్పుడు డోర్ లాక్ అవ్వటం లేదు సార్ ఫైవ్ నాట్ సిక్స్ సార్ రూమ్ లాక్ అవ్వటం లేదు డోర్ కొంచెం స్లో గా పడుతుంది ఫ్యాన్ కుడా కొంచెం స్లో గా తిరుగుతుంది సార్ కొంచెం రూమ్ రూమ్ కుడా క్లీనింగ్ బాలేదు సార్ బెడ్ అది చిందరవందరగా ఉంది ఇవి కుడా బాత్ రూమ్ కుడా కొంచెం స్మెల్ అది వస్తుంది సార్ అది కూడా అది కూడా ట్యాప్ వాటర్ రావట్లేదు సార్ రావట్లేదు డ్రింకింగ్ వాటర్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది సార్ వాటర్ బాటిల్స్ తో పెట్టారు కొంచెం అవి కూలింగ్ వాటర్ అలాంటివి ఏమైనా అవి కుడా టీవీ అలాంటివి ఏమీలేవు సార్ అవి కుడా ఏమి చ ఇందులో మీరు ఆన్లైన్ లో వైఫై ఉందని చెప్పారు టీవీ ఉందని చేప్పారు అన్ని ఉన్నాయి అని చెప్పారు సార్ కాని వైఫై పని చేయడంలేదు వెంటిలేషన్ కుడా కొంచెం దీనిలా ఉంది సార్ ఓకే